నేను తోటపని మొదలుపెట్టడానికి ప్రేరణ ఎలా వచ్చిందంటే మాకు వ్యవసాయ భూమి ఎక్కువ ఉంది ఎవరితోనైనా పని చేయించుకోవడానికి చాలా డబ్బు చెల్లించాల్సి వచ్చేది మేము ఖాళీగా ఉండి ఇంట్లో ఉండి వేరొకరితో పనిచేయించుకునే కంటే మన పని మనం చేసుకోవడం మంచిది అని చెప్పేసి తోట పని చేయడం మొదలు పెట్టాను నాకు చేయడం రాదు కానీ ఏదైనా అనుకుంటే నేర్చుకొని చేయగలం కాబట్టి తోట పనిచేయడం నెమ్మది నెమ్మదిగా అలవాటు చేసుకున్నాను అదే విధంగా అలా పని తోట పని చేయడం వలన మన పని మనం చేసుకున్నట్టు అవుతుంది అదే విధంగా మన ఆరోగ్యం ఎంతో చక్కగా ఉంటుంది మనం కొంచెం కష్ట పడటం వల్ల మన ఆరోగ్యం అనేది బాగుంటుంది కనుక వే ఇతరులకు ఇచ్చే డబ్బు మిగుల్చుకున్నట్టు అవుతుంది మన ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్టు అవుతుంది మనకు కావాల్సిన కూరగాయలు మనకు కావాల్సిన అన్ని రకాల పండ్లు ఆకులను అన్నీ చేయించుకో తయారు చేసుకోగలము అదే విధంగా తోట పని చేయడం వల్ల ఎంత ఆహ్లాదంగా అక్కడ ఉండే గాలి ఆహ్లాదంగా అదే విధంగా ఆరోగ్యానికి ఎంతో మంచిదిగా ఉంటుంది మన మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది తోట పని చేయడానికి ఇన్ని విధాలుగా నాకు ప్రేరణ వచ్చింది